నాకు తెలిసిన కొన్ని టైటిల్స్ మెగాస్టార్ పవర్ స్టార్ రియల్ స్టార్ న్యాచురల్ స్టార్ రెబల్ స్టార్ సూపర్ స్టాల్ స్టైలిష్ స్టార్ యంగ్ రెబెల్ నటసామ్రాట్ విక్టరీ నటకిరీటీ డైలాగ్ కింగ్ మెగా పవర్ స్టార్ తలైవా దళపతి